నేను ఎక్కువుగా తోట పని చేసినప్పుడు ముఖ్యంగా చిన్న గడ్డపార గునపం కత్తి కొడవలి కట్టర్ వంటి పని ముట్లను వాడుతూ ఉంటాను అదే విధంగా ట్రాక్టర్ను ఎక్కువుగా వాడుతూవుంటాను ఎక్కువుగా పెరిగిపోయిన గడ్డిని కట్ చేయటానికి కాలువ తియ్యటానికి కానీ నీరు మొక్కలకి పెట్టటానికి కానీ అదేవిధముగా దుక్కి దున్నటానికి కానీ నాకు ఈ పని ముట్లు అనేవి చాలా అవసరం ఇవి వుండటం వలన పని అనేది చాలా ఈజీగా సింపుల్గా చేయగలుగుతాను అందుకే నేను తోట పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పని ముట్లను వాడుతూ వుంటాను అంతే కాకుండా నేను రోజు తోట పని చేస్తూ వుంటాను ఎప్పుడు కూడా పని ముట్లను దగ్గరలోనే పెట్టుకుని పనిముట్లను వాడుతూ దానికి సంబంధించిన పనులను ఎక్కువుగా నేను చేస్తూ వుంటాను దీని వలన నాకు వ్యాయామం జరుగుతుంది అదే విధంగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను